నేను ఎప్పుడూ బైక్ రేసులో పాల్గొనలేదు అలాగే బైక్ ఈవెంట్లు కూడా పాల్గొనలేదు కానీ నేను దగ్గర నుంచి కొన్ని చూడటం జరిగింది రేసర్లు చాలా వేగంగా బైక్లు నడుపుతూ వెళతారు అలాగే టీవీలో కూడా కొన్ని రేస్ కార్ రేస్లు చూడటం జరిగింది అక్కడ కూడా మనకి చాలా స్పీడ్గా కారు రేస్లు కూడా జరుగుతూ ఉంటాయి ఆ అనుభవము మనకి చాలా అంటే ఆ వేగం అనేది చాలా గుండె జలదరిస్తుంది